ఇది రోహిత్ స్టూడియోనా అండి నా పేరు నవీనా అండి నేను కోరుట్ల నుంచి మాట్లాడుతున్నాను అయితే ఈ ఫిఫ్త్ ఈ జనవరి ఫిఫ్త్కి మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది నాకు షూట్ కావాలి అలాగే నెక్స్ట్ ఫ్రీ వెడ్డింగ్కి హల్దీకి సంగీత్కి వెడ్డింగ్కి కూడా షూట్ కావాలండి జనవరి ఫిఫ్త్కు అండి ఒక వన్ మంత్ ఉంటుంది అండి

అంటే మీ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి కదా అవి ఒకసారి నాకు చెప్తారా

అవునా వన్ ల్యాక్ అంటే కొంచం ఎక్కువ అవుతుంది కొంచం లో బడ్జెట్లో లేదా కరెక్ట్ కానీ మా అన్నయ్య వెడ్డింగ్కి కూడా మేము ఇచ్చిన్నాం అవి చూసే నేను మీకు కాల్ చేసిన కొంచెం మీరు ఎక్కువ చెప్తున్నారు తక్కువ చేయండి కదా రఘు మా అన్నయ్య రిఫర్ చేస్తే మీకు చేసిన కొంచెం తక్కువ చేయవచ్చు కదా అవునా ఓకే అండి నైన్టీ ఫైవ్కి ఓకే చేయండి అవునా ఓకే అండి నైన్టీ ఫైవ్ ఓకే చేయండి ఇప్ నవీనా ఓకే అండి మీరు ఒకసారి నాకు లొకేషన్ అనే అవి పెడితే కాస్ట్యూమ్స్ అలాగే ఏమేమి చేయాలి అవన్నీ డిస్కస్ చేద్దాం

ఓకే అండి ఇదేనా మీ వాట్సాప్ నెంబర్ ఓకే అండి థ్యాంక్స్ అండి ఓకే అండి థ్యాంక్స్ అండి బాయ్